హీరో హోండా ప్లెజర్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ బి ఎమ్ డబ్ల్యూ ఆడి హీరో హోండా జుపిటర్ స్ప్లెండర్ టీ వీ ఎస్ సాం టీ వీ ఎస్ ఎక్సెల్ స్కార్ఫియో